అవునండి రమ్య ఫేవరేట్స్ నుంచి అండి నేను మీకు ఎలా సహాయపడగలను ఓకేనండి ఓకేనండి ఓకేనండి చాలా థ్యాంక్ యూ మళ్ళీ మీరు నాకు కాల్ చేసినందుకు ఓకేనండి సో మీరు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అని ప్లాన్ చేసుకున్నారండి ఓకే అయితే మీరు సిక్స్ డేస్ అయితే ట్రావెల్ చెయ్యాలనుకుంటున్నారు ఎంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ అండి ఓకేనండి అయితే నేను నా ప్రొఫైల్ అయితే షేర్ చేస్తామండి దాంట్లో మీకు ఏ కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనుకుంటున్నారో మీరు అది షేర్ చేస్తే మీకు సరిపోతుందా లేదా అనేది అన్నది నేను చే చూసి బడ్జెట్ ఎంతో అయితే మాట్లాడుకుందామండి ఓకేనండి ఓకేనండి అయితే అరకు మరి మనకి చాలా దూరం ప్లేస్ కాబట్టి మనము మాక్సిమం ఈ సిక్స్ డేస్కి కూడానండి సిక్స ఎయిట్ థౌజండ్ అయితే అవుతుందండి ఎనిమిది వేలు అవుతుందండి కార్ ఛార్జెస్ అయితే డీజిల్ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాలి అవునండి అవునండి అండ్ అక్కడ ఉన్నప్లేసులన్నీ తిప్పడానికి కుడా మేమే చూసుకుంటాము డీజిల్ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాలి సో మీకు మా ప్రొఫైల్ అయితే షేర్ చేస్తాము ఒకసారి మీరు మీ ప్రొఫైల్ చూసుకుని మళ్ళీ నాకు కాంటాక్ట్ చేస్తే మీకు అంతా ఓకే అయితే మీరు నాకు కాంటాక్ట్ చేస్తే మేము ప్రొసీడ్ అవుతామండి మీకు ఏ మీకు ఏసీ కావాలాండి నాన్ ఏసీ కావాలా ఓకే అండి ఓకేనండి ఖచ్చితంగా చూస్తాము ఈ సారి మీకు అవైలబుల్గా ఉంటుంది ఓకేనండి మనం మనం వెళ్ళినప్పుడే అక్కడ ఏ రూమ్స్ అయితే అంటే మీకు ఏ హోటల్ అయితే స సేఫ్టీగా ఉంటుందో మనం అక్కడ చూసి అక్కడే ఆర్డర్ చేసుకుందామండి అక్కడే బుక్ చేసుకుందాము ఓకే మేడం ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా ఓకే సార్ ఖచ్చితంగా

ఓకే సార్ ఖచ్చితంగా సార్